హలో ఏవండి మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఓకే అండి ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయండి టొబ్యాకో ప్లేసెస్ అరకు ఒకటండి విజయనగరం దగ్గరలో తెడ్దుపిల్లి అనే ఒక ఊరులో ఉంటాదండి ఇక్కడ నుంచి అరకులో అయితే చాలా ఎక్కువగా పండిస్తారండి ఇక్కడ నుంచి కంపెనీలకి కూడా పట్టికెళ్తూ ఉంటాయండి మ్యానుఫ్యాక్చరింగ్కి పట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మేమే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీకు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చేస్తామండి కంపెనీకి డైరెక్ట్గా పంపిస్తామండి ఇంకా విజయనగరం విజయనగరంలో చాలా ఉన్నాయండి అవన్నీ ఉన్నాయండి అరకులో ఎక్కువండి చాలా అరకు మొత్తం పండిస్తారండి ఈ టొబ్యాకో అవునండి అవునండి మీకు ఏమైనా కావాలంటే చెప్తే మేము ఆర్డర్ పెడతామండి ఓకే అండి మీరు ఒకసారి వస్తే చూస్తే మేమన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎంత కాస్ట్ ఎక్కడ అని మీ డీటెయిల్స్ పెడితే ఓకే అండి మీరు ఇక్కడకి ఇక్కడకి వస్తే అన్ని డీటెయిల్గా చెప్తామండి మీకు కూడా అర్ధమవుతుంది ఓకే ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు అవుతుందండి ఓన్లీ ట్రావెలింగ్కి అవునండి ఉన్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి